మన భారతదేశంలో అన్నీ రాష్ట్రాలతో పోల్చి చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషను ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది అండి ఎందుకంటే వ్యాపార వాణిజ్య రంగాల్లో చాలామంది తెలుగు భాషను ఎక్కువ ఉపయోగిస్తారు ఎందుకంటే వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు తెలుగు భాషను ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే వ్యాపారం చేసుకునేవారు తమ దగ్గర పనిచేసే వారిని కూడా తెలుగు వస్తేనే మరి పని చేయించడం అనేది ఎక్కువగా జరుగుతు ఉంటుంది అన్నమాట ప్రాముఖ్యంగా మాకైతే ఒక రైస్ మిల్లు ఉందండి ఆ రైస్ మిల్లులో పనిచేసే వారందరు తెలుగు మాట్లాడతారు ఎందుకంటే ఎప్పటికప్పుడు వారికి మేము వారు చేసే పనికి లెక్కలు రాస్తు వారితో మేము మాట్లాడుతు ఏ పని ఎలా చేయాలో ఆ పనిని మేము చేయిస్తూ జాగ్రత్తగా వారితో మేము మాట్లాడడం జరుగుతుందండి అలాగే మా దగ్గర తయారైన రైసు వేరే చోటుకు పంపించడానికి మేము పంపించడానికి కూడా మాకు సహకరించే వ్యక్తులతో కూడా మేము మాట్లాడడం జరుగుతుందండి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా మేము తెలుగునే ఎక్కువగా ఉపయోగిస్తాము అలాగా మన తెలుగు రాష్ట్రంలో ఎక్కువగా తెలుగును ఉపయోగించడం వల్ల వ్యాపారం అనేది బాగా జరుగుతుందన్నమాట అలాగే మాతో పని చేసే ప్రతి ఒక్కరు కూడా మా మా రైస్ మిల్లు పనిచేసే వారందరు తెలుగు ఎక్కువగా మాట్లాడతారు